గత ఒక సంవత్సర కాలంలో నేను ఎదుర్కొన్న ఇటీవల మరుపురాని సంఘటన ఏంటంటే నేను పిల్లల గురించి మందులు వాడడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు ఒక ఎక్స్ రే అనేది చేసారు దాని వల్ల నేను అనుభవించిన భావం బాధ అదే విధంగా దాని వల్ల నేను కలిగే నాకు కలిగిన నష్టం నొప్పి ఇవన్నీ కూడా నేను మరచిపోలేనిది